హలో అక్క అక్క మన ఆంధ్రప్రదేశ్లో ఏవైనా చూడడానికి వెళ్ళడానికి వీలైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అదేంటక్కా చెప్పు అక్క నాకు మరి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా బస్సు సౌకర్యాలు ట్రైన్ వెళ్ళడానికి ఇలాగ బండ్ల మీద అలా వెళ్ళొచ్చా ఏమైనా సౌకర్యాలున్నాయా

అవునా ఇక్కడ నేను చా ఇక్కడ నేను ఉంటం దగ్గర విన్నాను చాలా మంది నడుచుకుంటూ వెళ్తారంట మరి వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఏమీ రావా అలా వెళ్ళొచ్చా ఓ అవునా నేను కూడా వెళ్దామని అనుకుంట్నాను దగ్గలో ఏదైనా టెంపుల్ సరే అక్క